మా గ్రామంలో మా స్థానిక దేవత బంగారమ్మ తల్లి ఈ తల్లి పండగను ముందుగా వారం రోజులు ముందే మేము చాటింపు వేస్తాము డప్పు కొట్టి ఊరంతా కూడా చాటింపు వేసి అందరినీ తెలిసేలాగా అందరి పండుగకి బంధువులను పిలుచుకునేలా చెప్తాము అయితే చుట్టుపక్కల ఉన్న చుట్టాలను విదేశాల్లో ఉన్న బంధువులను అందరిని చెప్పి ఈ పండుగను మేము ఆదివారం కూడా చేసుకుంటాము ఆదివారం బలిజమ్మ తల్లికి పసుపు కుంకుమ ఇచ్చి మంగళవారము బంగారమ్మ తల్లి పండుగ చేసుకుంటాము ఈ పండుగ మేము ఎంతో ఘనంగా చేసుకుంటాము పండుగకి ప్రోగ్రాం పెట్టి బంధువులను ఆహ్వానించి అంగరంగ వైభవంగా ఊరంతా కూడా ఫ్లెక్సీలతో అదేవిధంగా అమ్మవారి ఘటాలను తిప్పుతు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి అంగరంగ వైభవంగా జరుపుతు సంతోషంగా డాన్స్లు చేసుకుంటూ పాటలు పాడుకుంటు అందరం కూడా నాటకాలు వేస్తు సంతోషంగా గడుపుతారు అయితే ఒంటిగంట సమయంలో అమ్మవారి దగ్గరికి వెళ్ళి పసుపు కుంకుమ చీర బొట్టు గాజులు సమర్పించి అమ్మవారికి మొక్కుకున్న మొక్కులు తీర్చుకుంటు కోరిన కోరికలు తీర్చే విధంగా అందరం కూడా పూజలు చేసుకుంటూ ఉంటాము తిరిగి అందరం మళ్ళీ ఇంటికి వచ్చి మరునాడు ఉదయం అందరం కూడా వంటలు వండుకొని మధ్యాహ్నం మళ్ళీ అందరం కూడా కూర్చొని కలిసి భోజనాలు చేసి పండుగ జరుపుకుంటాము